హాయ అండి బాగుంన్నారా నేను బాగున్నాను ఏమైనా శాలరీ గురించి వచ్చిందా ఇంకా దాని గురించి ఏమైనా తెలిసిందా అయ్యో ఇంకా రాలేదా మీకు వచ్చింది నాకు మొన్ననే పోయిన నెల ఎప్పుడిచ్చారు మీకు శాలరీ చెప్పండి చెప్పండి నాకోచ్చింది మరేళ్ళి అడగలేకపోయావా ఇంకా నాకు శాలరీ రాలేదు ఏమైందని చెప్పి నాకు పడింది మొన్నే పడింది నాకు ఏమో మామూలుగా పోయినసారి ఎంత వచ్చింది అవునా మరి వేరే వాళ్ళని అడగకపోయావా అదే వేరే హౌస్ కీపింగ్ వాళ్ళని వాళ్ళకు కూడా వచ్చిందో లేదా అని చెప్పి అంటే అందరికి ఒకేసారి వేస్తారేమో మళ్ళీ చ్చా అడుగుతారా మళ్ళీ ఇప్పుడు ఎలా ఇంట్లో గడుస్తుందా నాకు ఎయిటీన్ పడింది ఆ ఆహ అవును ఒకసారి నీతో పనిచేసే వాళ్ళని కూడా అడిగెయి ఎందుకంటే మళ్ళీ అందరికీ ఒకేసారి వేస్తారేమో అలా కూడా ఉండచ్చు కదా మ్మ్ బాయ్ సరే సరే పర్లేదండి బయ్